నేను నా పాత టీవీ పోయిన తర్వాత ఒక ఆ దాదాపు ఐదు నెలల క్రితం రియల్మీ కంపెనీ నుండి టీవీ కొన్నాను అది కొన్న రోజుల్లో ఎక్కువగా వాడేవారు అలాగే అది మంచిగా పని చేసేది కూడా ఇటీవల ఈ యొక్క నెల రోజుల నుంచి అది పిక్చర్ చెప్పేది అది పోయేది అది వేయించడానికి నాకు దాదాపు ఒక పదిహేను వందల రూపాయలు ఖర్చు అయ్యింది కానీ అది ముందు బాగు చేయించుకునే ముందు ఎక్కడ కొన్నాను అక్కడికి తీసుకు వెళ్ళి అడిగాను కానీ వారు ఆ దానికి ఎటువంటి వ్యారెంటీ లేదు కాబట్టి మీరు డబ్బులతో చేయించుకోవాలని చెప్పారు అందువలన నేను డబ్బులు పెట్టి దాన్ని బాగు చేయించుకున్నాను కానీ ఆ అది ప్రస్తుతానికి పనిచేస్తుంది కానీ ఆ మరి ఆ భవిష్యత్తులో మళ్ళీ దాని వల్ల సమస్య వస్తుందని వారు చెప్పారు నేను డబ్బులు వృథా చేశానా అలాంటి టీవీని కొని అని బాధపడుతున్నాను